ముందుగా ప్రశాంతంగా ఉండండి మరియు పరిస్థితిని అంచనా వేయండి చేయవలసిన మొదటి విషయం ఏంటి అంటే ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అంచనా వేయండి కుక్క ఇప్పటికే దూకుడు ఉంటే ఆ ప్రాంతం నుండి మిమ్మల్ని మరియు బాధితుడిని తొలగించండి చాలా ముఖ్యం

రో లేదో చూడండి వారు ఉంటే ప్రథమ చికిత్స అందించండి మరియు అవసరమైతే తొమ్మిది పదకొండుకి కాల్ చేయండి కుక్క మరియు దాని యజమానిని గుర్తించండి